యోగా చేసినందు వలన మానసిక ఆందోళనలని తగ్గిస్తుంది శారీరకంగా మానసికంగా చాలా మెరు ఆరోగ్యకంగా ఆరోగ్యకరంగా కూడా బాగుంటుంది నిత్యం శ్రమ ఎక్కువ చేసి శ్రమలో కూడా వ్యాయాయంలో కూడా యోగా ఉంది అలాంటి యోగా చేయటం చాలా మంచిది కాబట్టి ప్రతీ ఒక్కరు చెయ్యాలి చెయ్యాలని నాక నాకు అనిపిస్తుంది మీరందరూ చేస్తే బాగుంటుంది ఓకే ఉంటా నాకు చెప్పా